ఆటో స్టాండ్లో ఏమైనా ఆటోలు ఖాళీగా ఉన్నాయండి మేము ఇలా రాజమండ్రిలో ఉన్న కోటిపల్లి బస్టాండ్ దగ్గర లోపల పుష్కర్ ఘాట్ అటు ఉంటుంది అక్కడికి వెళ్ళాలి మేము ఒకవేళ మీ మీ ఇక్కడ దగ్గిరిలో ఏమైనా ఆటో ఉందేమో అని మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఒకవేళ ఆటో ఉంటే మాకు కొంచెం దాని మేము ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్ చెప్తాము మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ రిటన్ తీసుకురావాలి మా అందరిని కూడా అవునండి ఎంతయితే మేము దాన్ని బట్టి ఇస్తాము మా ఇంటి దగ్గిర నుండి ఇక్కడా కాంప్లెక్స్ దగ్గర నుంచి నేరుగా పుష్కర ఘాట్ వరకు మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి ఆ ఇక్కడ ఏదైనా ఆటో అవైలబుల్గా ఉంటే ఒకసారి మాకు చెప్పండి ఏవైనా ఖాళీగా ఉంది ఇటా అటు ఎవరైనా ఆటో స్టాండ్లో వస్తారేమో కానీ ఒకసారి అడిగి ఒకసారి ఖాళీగా ఉంటే చెప్పండి మమ్మల్ని అక్కడ వరకు డ్రాప్ చేయాలి ఎక్కడ వరకు అంటే పుష్కర్ ఘాట్ వరకు కాంప్లెక్స్ నుండి పుష్కర్ ఘాట్ వరకు డ్రాప్ చేయాలండి ఓకే అండి ధన్యవాదాలు